నేను అమెజాన్లో కొన్నిసార్లు వస్త్రాలను అలాగే ఇంటి వస్తువులను ఆర్డర్ చేశాను చేసి ఉన్నాను అదేవిధంగా ఇటీవల రెండు చీరలను ఆర్డర్ పెట్టాను కానీ ఆర్డర్ను అందించే వ్యక్తి నా ఆర్డర్ను ఒకరోజు ఆలస్యంగా తెచ్చారు ఇంకొకటి ఏమిటంటే నేను పెట్టిన చీరలో రెండు మూడు సార్లు వాడిన తర్వాత అవి కొంచెం రంగు పోయి పీచులు వచ్చాయి నేను చాలా బాధపడ్డాను డబ్బులను వృధా చేశాను అని అనిపించింది